చెప్పండి సార్ ఏం కావాలండి ఎంతలో చూపించమంటారండి ఓకే ఒప్పో చూడండి ఒప్పోలో వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది ఒప్పో ప్రో అని ఉన్నాదండి ఇది సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుందండి అంటే ప్రజెంట్ మీకు అయితే ఎయిట్ జీబీ ర్యామ్ అని చూపిస్తుందండి మీరు తరువాత వాడే కొలదీ తరువాత మీరు ఎయిట్ జీబిని మీరు పెంచుకోవచ్చండి సిక్స్టీ సిక్టీన్ ర్యామ్ వరకు పెంచుకోవచ్చండి ఇది టూ సిక్స్టీ ఫైవ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుందండి కెమెరా క్వాలిటీ వచ్చి సిక్స్టీ మెగా పిక్స్ల అండి ఫోను డిస్ప్లే వచ్చి అమోల్డ్ డిస్ప్లే అండి బాటరీ లాంగ్ లైఫ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం ఎం పవర్ది అండి ఇది వచ్చి మీకు సిక్స్ మంత్స్ వారంటీ అనేది ఉంటుందండి చిన్న హ్యాంగింగ్ అయినా ఏదైనా కానీ వెంటనే మీ ఒక టూ డేస్ అలాగ వెంటనే మీకు పీస్ టు పీస్ ఎక్స్ఛేంజ్ చేసేస్తామండి ఇదేంటంటే అండి ఓన్లీ హ్యాంగింగ్ అవ్వడం కానీ ఏదైనా టెక్నికల్గా ఏదైనా అయితే హ్యాంగింగ్ అయితే మటికి మీకు పీస్ టు పీస్ మీకు రిటర్న్ ఇస్తామండి వేరే విధంగా టెక్నికల్గా అయితే మేము వారంటీ మీద రిపేర్ చేసిస్తామండి ఇది ట్వంటీ నైన్ పడుతుందండి ఇంకోకటి ఉన్నాదండి ఇంకోకటి కూడా ఉన్నాదండి వివో ఉన్నాదండి ఇది వివో వచ్చి సెవెన్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుందండి సిక్స్టీన్ ఇదేంటంటే ఎయిట్ జీబీ ఓన్లీ ఎయిట్ జీబీ ర్యామ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది కానీ ఇది కెమెరా క్వాలిటీ అనేది పెరుగుతుందండి కెమెరా క్వాలిటీ వచ్చి వన్ నాట్ ఎయిట్ మెగా పిక్స్ల అండి ఇది చాలా బాగుంటుంది సేమ్ అమోలెడ్ డిస్ప్లే అండి ప్రాసెసర్ వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ప్రాసెసర్ చాలా బాగుంటుందండి అది ఆ ప్రోసెసర్ అండి చాలా బాగుంటుంది ఫోన్ డిజైన్ కూడా ఇది మోడల్ చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చి థర్టీ త్రీ ఒస్తా పడుతుందండి థర్టీ త్రీ థౌజండ్ అండి ఫైవ్ జీ అండి ఇది కూడా ఫైవ్ జీ అండి ఫైవ్ జీకి కూడా సపోర్ట్ చేస్తుందండి ఇదే ఇవ్వండి మీరు చూపించమంటే ఇంకోకటి కూడా ఉన్నాదండి ఇంకోకటి కూడా ఉన్నాదండి ఇది వచ్చి రెడ్మీలో ఉన్నాదండి ఇది తక్కువలో ఉన్నాది రెడ్మీ ప్రో అని ఉన్నాదండి సరేండి సరేండి ఇది ఒప్పో ఇచ్చే ఇది ఇచ్చేయమంటారండి వివో ఓకే అండి